నేను నేరుగా కట్టెల పొయ్యి మీద చాలాసార్లు వండాను కానీ చాలా వరకు ఏంటంటే ఇంకా అందరూ గ్యాస్లే ఈ కాలంలో అందరు గ్యాస్లే యూజ్ చేయడం వల్ల ఇంక కట్టెల పొయ్యి మొత్తానికే మర్చిపోయారు ఒక నీళ్ల కాగబెట్టడం తప్పా నీళ్లు కూడా హీటర్లని అవనీ కాగబెడతాం చేస్తున్నారు కానీ అసలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా హెల్దీగా ఉంటాం మనము ఇంకా డెబ్భై సంవత్సరాలు వచ్చినా కానీ పుష్టిగా దిట్టగా ఉంటాము పనులు కూడా గట్టిగా చేసుకుంటా మన పని మనం చేసుకుంటాం అదే గ్యాస్ పొయ్యి మీద అయితే ఏంటంటే అది కరెంటుతో ఇంకా హీటర్తో కాబట్టి అది బాగా హీట్ ఉంటుంది కాబట్టి అది ఏంటంటే మొత్తం ఏదేదో తా రసాయనాలతో తయారు చేసింది కాబట్టి మనకి అంత స్టామినా ఉండదు శక్తి కూడా తొందరగా తగ్గిపోతుంది అంత శక్తి కూడా ఉండదు అదే కట్టెల పొయ్యి మీద అయితే మనకి నేచురల్గా దొరుకుతుంది ఇప్పుడు అడవిలలో కట్టెలు తీసుకొచ్చి వంట వండుతాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఇంకా కట్టెల మీద వండిన వంటలు ఏంటంటే మనకి మంచిగా ఉంటుంది రుచికరంగాను ఇంకా ఏ ఏ ఇబ్బంది రాకుండా మంచిగా ఉంటుంది వంటలు కూడా టేస్ట్గా ఉంటుంది గ్యాస్ మీద ఒక రకంగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఒక రకంగా ఉంటుంది కాకపోతే మేము ఇప్పటికీ ఒక జొన్న రొట్టెలు తప్ప మిగతా అన్నీ గ్యాస్ మీదనే చేసుకుంటాము ఏదైనా పెద్ద పండుగలు వస్తే చాలామంది వస్తారు కాబట్టి గ్యాస్ ఎక్కువైపోతుందనో లేదా కట్టెల పొయ్యి మీద మంచిగా రుచికరంగా వస్తుంది అనేసి ఇంక మేము గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాం అనమాట దానికి దీనికి తేడా ఏంటంటే హెల్తు మెయిన్గా మనకి కావాల్సింది హెల్తే కాబట్టి దాని మీద వండితే ఏందంటే మనకి గ్యాస్ మీద వండితే ఏంటంటే హెల్త్ మంచిగా ఉండదు తొందరగా నీరసం అయిపోతాము అదై పోతాము ఏదో ఒకటి అయిపోతుంది హెల్త్ కాన్సియస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అదే ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే మనకి న్యాచురల్గా కాబట్టి ఏ రసాయనాలు ఏది వాడకుండా మనం వండుకుంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు తర్వాత ఏంటంటే ఎప్పుడైనా నీకు కావాలి అనుకుంటే మనం అప్పుడప్పుడైనా వండుకోవాల్సి అవసరం ఉంటుంది ఎందుకంటే రోజూ మనం గ్యాస్ మీద వండి వండి మనకి కూడా మంచిగా ఉండదు అదే కట్టెల పొయ్యి మీద వండితే అప్పుడప్పుడైనా వండితే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది దానికి దీనికి అసలు చాలా తేడా ఉంటుంది అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మా అమ్మ అయితే ఎప్పుడైనా సరే పండుగలు వచ్చినా కానీ ఎప్పుడైనా చిన్న చిన్నవి కానీ ఇంకా గ్యాస్ అయిపోతే కూడా మా అమ్మ పది రోజులు ఇరవై రోజులు మేము కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాం ఎందుకు గ్యాస్కి డబ్బులు బొక్క అదే అడవిలో నుంచి కట్టెలు తీసుకొస్తే చాలు మంచిగా వండుకోవచ్చు రుచికరంగా కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ గ్యాస్కి దానికి తేడా ఇంకోటి ఏందంటే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఏందంటే గిన్నె మాడుతుంది తర్వాత మచ్చలు కూడా కర్రెగా పడుతుంది

మనమేమో తోముకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కువుగా తోముకోవాలి కట్టెల పొయ్యి మీద ఉన్నది గ్యాస్ మీదది అయితే నార్మల్గా తోముకుంటే అయిపోతుంది కానీ ఇంక హెల్త్ అయితే నా పరంగా చెప్తే కట్టెల పొయ్యే చాలా మంచిది ఇక్కడ పెట్టేసి ఒక్కసారి మంట వెలిగించేసి బయటికి వెళ్ళిపోయినాం అనుకో అలా మంచిగా రుచికరంగా తయారైతుంది అనమాట అది ఎంతో మంచిది చాలా వరకు అప్పుడప్పుడైనా మీకు వీలు ఉండకుంటే సిటీలలో వీలు ఉండకున్నా అప్పుడప్పుడైనా వాడుకోవడం మంచిది సిటీలలో అయితే మనకి వీలు ఉండకుంటే బొగ్గుల మీద పొయ్యన్నా వాడుకోవాలి అనమాట ఆ బొగ్గు మీద పొయ్యంటే అది కూడా ఏం కాలదు గిన్నె అది మంచిదే చాలా మంచిది హెల్తుకి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట